మీరు గీయటానికి ఇష్టపడని రోజులు ఉన్నాయా అంటే ఉన్నాయి కారణం ఏంటి అంటే నాకు గీయటం పైన అంత ఆశక్తి అయితే ఉండదు నేను గీయటానికి ప్రేరణ ఎక్కువ పొందలేదు నేను రోజువారి దినచర్యలో వేరే పనులతో పాటు బిజీగా ఉంటాను కాబట్టి డ్రాయింగ్లో అంత ఉత్సాహాన్ని అయితే చూపలేకపోతున్నాను